భారత్ భారతదేశ రాజ్యంగంలో ఇప్పటివరకు ఇరవై రెం ఇరవైరెండు అధికారిక భాషలు గుర్తించబడినాయి వాటిలో కానీ భారతదేశానికి ఒకటి ఒకటి అధికార భాష అంటు ఇప్పటివరకు ఏమీ లేదు ఒకవేళ తెలుగు తెలుగుని అధికార భాష చేస్తే నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే తెల్ తెలుగు మాట్లాడడం వినడం వాటిలో ఉండే ఆ ప్రేమ ఆప్యాయతలను ఆప్యాయత ప్రప దేశం మొత్తం గర్వించే దేశం మొత్తానికి చాటి చెప్తాం అంటే అందులో ఆనందించడానికి బాధపడడానికి ఎలాంటి ఎలాంటి లేదని నా నా అభిప్రాయం తెలుగు బా తెలుగు భారతదేశంలో సర్వ సాహధా సా సర్వాధికార భాషగా అమలు చేయించితే ఈ దేశానికి భాషాతీత మరియు సంస్కృతిక దృష్టి కోణాలు అత్యంత ప్రముఖ పరిమాణాలు కలిగిస్తుంది అని నా ఉద్దేశం ఈ ఆలోచన అంగీకరించాలని మరియు ససెమిరా ఆలోచించాలని భావిస్తున్నాం మొదటిగా భారతదేశంలో భాష వైవిద్యాన్ని సృష్టించేది అది అంగీకరమైన విశేష లక్షణం ప్రస్తుతం సంస్థాగత సంవిధానంలో హిందీని భారత భారత ప్రభుత్వం యొక్క అధికార భాష అంగీకరిస్తుంది ఆధునిక సమాజానికి భాష విధి విధేయత మరియు వేరొక భాషని అస్తిపంజ పరిహారానికి ఇంగ్లీష్ అనే భాషని ఉపయోగించ ఉపయోగించడం ఆధార ఆధారం అవుతుంది అయితే తెలుగును భారతదేశంలో అధికారిక భాష అమలు చేసి అవసరం కాదు మరి ఇది దేశానికి సంస్కృతంగా శాస్త్రగత కలిగిపోతుంది తెలుగు ద్రావిడ భాషల ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రాష్ట్రాలలో మాతృ భాషగా మాట్లాడబడుతుంది ఇది భారతదేశంలో అత్యంత ప్రసారమైన భాషలలో ఒకటి దేశానికి ఆధారభరిత ప్రస్తుతం అనుభవిస్తున్న భాషలో ఉన్ ఉంది తెలుగు కేవలం మాతృ రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా వేరేవేరే దేశాలలో కూడా ఎంతో మంది తెలుగులో మాట్లాడుతు ఉంటారు అగ్రరాజ్యమైన అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా ఎంతోమంది తే తెలుగు తమ మాతృ భాషగా ఎంచుకుంటున్నారు ఇక్కడ నుంచి వలసలు వెళ్ళి అక్కడ స్థిరపడ్డ ఎంతోమంది తెలుగువాళ్ళు అక్కడ తెలుగు భాష అభివృద్ధికి ఎంతగా సహాయం చేస్తున్నారు అని చాలా వరకు పరిశోధన పరిశోధకులు చెప్పారు కాబట్టి ఇది జాతీయ జాతీయ అధికార భాషగా అమలు చేయడం అయితే దేశం లక్షణాలు సాంస్కృతిక అభివృద్ధి మరియు బాలికల ప్రభావితం చేసేందుకు ప్రముఖ స్థానం పొందవచ్చు ఆడపిల్లలు ప్రభుత్వ అధికారులు శిక్షా వ్యాపార సంస్థలు ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర ప్రముఖ సంస్థలు ఇంటర్నెట్లో పేరు గల వ్యాఖ్యలు పోస్టలు ఆది సూచనలు మరియు ఇతర మీడియాలను తెలుగులో ప్రకటించవచ్చు ఈ ప్రకటన ప్రకటన అంగీకరించేందుకు తెలుగు భాష అనేక జనాలకు పరిచయం అవుతుంది మరియు ఇతర భాషలతో తుల తూలనగా ఇది అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం అంతేగాక ఇది దేశంలో తెలుగు భాషని ఆధారం తీసుకుని మూలం సంస్కృతిక సాహిత్యం కళ పరిశోధన పరంగా దేశంలో తెలుగు భాష అత్యంత ప్రసారం పొందుతుందని నా అభి నా అభిప్రాయం ఇది ప్రధానంగా తెలుగు ఇది ఇది కేవలం ఇది కేవలం తెల్ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాలలో కూడా దీని ఖ్యాతి రోజు రోజుకి పెరుగుత ఉంది ఈ ప్రధానంగా ది దిగులుకు వచ్చిన ఇది రాజకీయ ఆర్దిక విద్యార్థిని కళాకారుడు అని వ్యాపార అనేక ప్రాంతం జనాల సమృద్ధికి ఉప ఉపకరిస్తుంది సమాప్తంగా ఇదివరకు ఉత్తమ పరిస్థితిని ఉత్పత్తి చేసే విశాల యో యోగా విద్య ఇంతటి పరిచయం పొందిన ప్రాంతాల ప్రజలకు భావనాత్మకంగా రాజకీయంగా అన్నీ దిగువులుగా ప్రభావ్ ప్రభావితం ప్రభావంతంగా కనిపిస్తాయి ఇది కాంప్లెక్స్ మరియు చర్చ తమ ఉంటే దేశంలో భాష విధి విధేయలకు సంక్షోభానికి కారణం అయిన విషయంలో జనాలు వ్యూహస్పదంగా అనుభవిస్తారు ఇంతటి యోజనాలు అమలు చేసేందుకు కాని విధి వివిధ భాషలకు ప్రేమాని ప్రేమకి సహిస్థుతికి వివిధ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవాన్ని అందించాలని దేశానికి చారిత్రకత్మాకం ఇవ్వాలని అంగీకరిస్తున్నాను ఈ సా సినారియాలో ఇయ్యాల వాదం తర్కం అవగాహన సానుభూతి మరియు సంబంధాన్ని తగుమ తగుమ తగుమనాన్ని ఉంటుంది ఇంతటి వివాదాత్మకత యోజనను దేశానికి ఓ ప్రతిస్పందనను అందిస్తున్నాయి అయితే వీరి విభాగానియ్యానికి అవుతాయి మరియు సామాజికంగా ప్రభావికంగా ఉంటాయని నా అభిప్రాయం తెలుగుని మనం జాతీయ భాషగా అంగీకరిస్తే దానివల్ల ఎంతోమంది తమ తమ నవలను తమ తమ తమ తమ ఆలోచనలను ప్రపం దేశం మొత్తం అందరిక పంచే విధంగా ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం ఒకవేళ తెలుగు ఒకవేళ తెలుగు అలా అయితే ఎంతోమంది తెలుగు పాఠకులు చేసిన కృషి ఎంతో ఎంతగా ఫలిస్తుందని నా అభిప్రాయం ఇవి ప్రధానంగా ఈ ఇది ప్రధానంగా దివిలోకి వచ్చి వచ్చిన ఇది రాజకీయ ఆర్దిక విద్యార్దిని కళా కళాకారుడుని వ్యాపారాలను అనేక ప్రాంతాలను జనాల సంవృద్ధికి ఉపకరిస్తుంది సమాప్తంగా ఇది ఒక ఉత్తమ పరిస్థితిని ఉత్పత్తి చేసి విశాల యోజన విద్య ఇంతటి పరిచయం పొందిన ప్రాంతాల ప్రజలకు భావనాత్మకంగా రాజకీయంగా అన్నీ దిగువలుగా ప్రభావితంగా కనిపిస్తాయి ఇది కాంప్లెక్స్ మరియు చారిత్రాత్మకంగా ఉండటం కూడ ఒక ఒక ముఖ్య ఉద్దేశం దేశంలోని భాష వివిధకు సంక్షోభానికి కారణం అయిన